నా రన్నింగ్ రొటీన్ చాలా సాధారణం ముందుగా నేను నా పనులను పూర్తి చేసి అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను నా నిర్ణయం సరైనద అనే దానిపై లోతుగా ఆలోచించి నా భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తాను ఆ తర్వాత నా తదుపరి అవకాశాలను విశ్లేషించడానికి రీసర్చ్ చేస్తాను కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి ఆన్లైన్ కోర్సులు వర్క్షాప్లు వెబ్నార్లు మరియు పరిశ్రమ నిపుణులతో నెట్వర్కింగ్ చేస్తాను నా చదువు నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రతిరోజు కొన్ని గంటలు చదువుకోవడానికి కేటాయిస్తాను ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్సులు పుస్తకాలు మరియు ప్రాక్టికల్ అనుభవాన్ని ఉపయోగిస్తాను ప్రతిరోజు ఓ నిర్దిష్ట గోల్ సెట్ చేసుకొని దాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాను స్టడీ ప్లాన్ తయారు చేసుకొని టైం మేనేజ్మెంట్ ద్వారా యాక్టివ్గా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను